నేను వంటకాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం అయితే నేను వంటకాలు ప్రయత్నిస్తున్నప్పుడు నాకు సవాలుగా నేను అరిసెలు వండటం రాలేదు ఎంత కష్టమనిపించింది అరిసెలు ఎలా చేయాలో కూడా సరిగ్గా రాకపోతే నేను పెద్దవాళ్ళనడిగి తెలుసుకొని నాకు ఆ పాకం పట్టడం అది చేయడం చాలా కష్టమనిపించింది దాన్నొక సవాలుగా తీస్కొని నేను దాన్ని ఎంతో ప్రయత్ రెండు మూడు సార్లు ప్రయత్నించాను ప్రయత్నించగా ప్రయత్నించగా అది నాకు చక్కగా తయారు చేయడానికి అలా వచ్చింది దాన్ని చక్కగా తయారు చేసి నేను కూడా చేయగలనని అనుభవాన్ని పొందాను మంచి అనుభవాన్ని పొందాను నేను చేయడమే కాదు చేసినదాన్ని అందరికి పెట్టి వాళ్ళ ద్వారా నేను అనేక మెప్పులుని పొందాను కాబట్టి మనకి రానీకూడా రాకపోయినా అనేక సార్లు ప్రయత్నిస్తా ఉంటే అదే వస్తుంది దాన్ని మనం ప్రయత్నించి విఫలం పొందకుండా సఫలం చెయ్యాలి